ఏంటక్క వంటలు అయిపోయినాయా కూర్చొనే ఉన్నావు నేను ఇక్కడికే సాఫ్ట్వేర్ సంబంధం అమ్మాయి అని వెళ్తున్నాను ఏంటక్క ఈరోజుల్లో నిన్నే ఇందాకే నిన్న ఈరోజు టీవీ ఎప్పుడు ఓపెన్ చేసిన అవే హెడ్లైన్లు వస్తున్నాయి ఛానల్లు అవే ఒడిశాలో అదే అదే ఆ ట్రైన్లో చాలామంది చనిపోయారు అంట అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంట వాళ్లకు కొంచెం గాయాలతో బయట పడ్డారు అదే చనిపోయిన వాళ్ళు మాత్రం ఎక్కువ ఉన్నారు గాయాలతో బయటపడ్డ వాళ్ళు ఉన్నారాలాగ అయినా ఎందుకలా జరుగుతున్నాయి అంటే రోజులల అలా అయిపోయినాయి ఎక్కడ చూసిన అలాంటివే కనిపిస్తున్నాయి మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న అదే కానూరు దగ్గర ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ అంట బెస్ట్ ఫ్రెండ్సేనంట వాళ్ళు ఏదో ప్రేమించుకున్న అమ్మాయి వాళ్ళ వచ్చిందో దేని వాళ్ళ వచ్చిందో గొడవలు వచ్చాయి ఒకడు వాడి ఫ్రెండ్ని చంపేసి వాళ్ళ ఇంట్లోనే కప్పెట్టుకున్నాడు అది మొన్న తీశారంట వాణ్ణి అరెస్ట్ చేసారంట అది ఆలా జరుగుతుంటది మేమిద్దరం ఎందుకు ఈ మధ్యన అది వదిలేయి రాజకీయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా నువ్వు వచ్చాడు మొన్న వెళ్ళావా భీమవరం వచ్చాడు భీమవరం వచ్చాడు తణుకు వచ్చాడు

బాబోయ్ చాలా జనం వచ్చారంటావా హే ఉ ఎవరు నెగ్గుతారు అనుకుంటున్నావు మరి వచ్చే ఎలక్షన్లో జగన్ రాడు అంటావా జగన్ రాడు అంటావు అయితే ఏ ఏంటి అంత జగనేం బాగా చేయటం లేదా ఇది ఎలా ఉందంటే అమ్మఒడిలు అవి ఇస్తాడు కదా దీని వల్ల ఏదో కొంచెం మళ్ళీ వస్తాడేమో అన్నట్టు అందరు మాట్లాడుతున్నారు సరే అక్క అయితే వెళ్తాను అమ్మ పట్టుకెళ్ళాలి కదా మళ్ళీ దిగి వెళ్తాను